నాకు నచ్చిన పుస్తకం ది హ్యారి పోటర్ సిరీస్ అవి చాలా అద్భుతంగా ఉన్నాయి హ్యారి పోటర్ యొక్క ప్రపంచం చాలా ఆసక్తికరంగా ఉంది మరియు నేను ఎల్లప్పుడు హ్యారీ రూబీ హార్ధర్ కలిసి మాయ ప్రపంచాన్ని అన్వేషించడానికి సంతోషిస్తున్నాను ఈ పుస్తకాల నుండి నేను నేర్చుకున్న కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి స్నేహం ప్రాణాంతకం ధైర్యం కలిగి ఉండటం ముఖ్యం కష్ట సమయాలలో కూడా సహనం ఒక గొప్ప లక్షణం నిజాయితీ ఎల్లప్పుడు ఉత్తమ మార్గం ప్రతిది సాధ్యం మీరు దానికోసం కష్టపడి పని చేస్తే